విద్యార్థులు ఉన్నత విద్య కాలేజ్ల కోసం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు వారు ఎంచుకునే అత్యంత ప్రాధాన్య రంగాలు ఏవి ఆర్ట్స్ కామర్స్ సైన్స్ నర్సింగ్ కోర్సులు ఐటిఐ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మెడికల్ బిఎడ్ ఎంఎడ్ ఏవైనా నిర్దిష్ట కోర్సులు